హలో హాయ్ ఇది సి సినిమా చూస్తున్నావా నువ్వు కొత్తవి

అన్నీ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు తొందరగా మ్యాక్సిమమ్ కానీ ఇప్పుడు అన్నీ ఐబొమ్మలో వస్తున్నాయి లేకుంటే నెట్ఫ్లిక్స్ ప్రైమ్లో వస్తున్నాయి అది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అయిపోతుంది కదా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు మనీ వేస్ట్ అవ్వదు ఊరికే సినిమా థియేటర్స్కి పోవడం పోయేకన్నా

ఎన్ని కా ఎన్నిసార్లు అయిన చూసుకోవచ్చు మధ్యలో ఆపి అయిన చూసుకోవచ్చు మరల మనం ఈ కే డ్రామా ఇవి కూడా నెట్ఫ్లిక్స్లో బాగా ఎక్కువ వస్తున్నాయి కదా కే డ్రామాస్ అవి

తీసుకు తీసుకుందాం మరి

నెట్ఫ్లిక్సు ప్రైమ్ అనుకుంటున్నాను చూద్దాం మరి ఏమంటారు ఏది కలిసి వస్తే అది ఓకే ఇప్పుడు అంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ నా నెట్ఫ్లిక్స్ కూడా వస్తుందా

ఓకే

అంటే మొత్తం ఇద్ద ఇద్దరికి సబ్స్క్రిప్షన్ అయితే ఇద్దరికి వస్తాయా

సరే చూద్దాం సరే చూద్దాం మరి ఈసారి ఈ మంత్ నువ్వు ఈ మంత్ నువ్వు తీసుకున్న లేదా నెక్స్ట్ మంత్ నేను తీసుకుంటాను అట్ల ఉండదా ఓకే ఓకే సరే సరే అవును సరే సరే బాయ్